రోజు ఉపయోగించే యాప్లు ఫస్ట్ యాప్లు అంటే గుర్తొచ్చేది మనకు సోషల్ మీడియా సోషల్ మీడియాలో వాట్సప్ వాట్సప్ ఎందుకు మన సందేశాలను ఫోటోలను వీడియోలను మరియు స్టేటస్ జరా షేర్ చేయడానికి ఉపయోగిస్తారు ఎలా అంటే ఇప్పుడు ఒక గ్రూప్ ఉందంటే ఒక టీచర్ స్టూడెంట్ గ్రూప్ ఆ టీచర్ స్టూడెంట్ గ్రూపులో మన టీచర్ ఒక పిడిఎఫ్ పెడితే ఇప్పుడు మనకు ఆన్లైన్లో బుక్ ఆఫ్లైన్లో బుక్ దొరకకపోయినా వాట్సాప్లో షేర్ చేయవచ్చు అలా మనం వాట్సాప్ని అలా వాడుతాము ఫోటోలు దిగి ఫోటోలు షేర్ చేయడానికి వాడుతాము

అందరు ఫేస్బుక్ ఫేస్బుక్ పెద్దవాళ్ళే ఫేస్బుక్ వాడాలని ఏం లేదు చిన్నవాళ్ళు నీ గురించి చెప్పడానికి ఫేస్బుక్ ఒక మంచి యాప్ ఇంకా ఇవన్నీ కాకుండా ఇంస్టాగ్రామ్ అని ఒకటి వచ్చింది ఇంస్టాగ్రామ్లో నీకు ఎంజాయ్మెంట్ దొరుకుతుంది మీ ఫ్రెండ్స్తో చాట్ చేయవచ్చు వీడియో కాల్ మాట్లాడవచ్చు నీ ఫోటోలను షేర్ చేయవచ్చు అలా అందరి స్టోరీలు చూడవచ్చు అందరూ అందరూ ఏం చేస్తున్నారో తెలుసుకోవచ్చు ఇది ఇంస్టాగ్రామ్ ఇంస్టాగ్రామ్లో ఇప్పుడు రీల్స్ అని క్రొత్తగా వచ్చింది కాన్సెప్ట్ నీకు అందులో ఎంజాయ్మెంట్ కూడా దొరుకుతుంది ఐజిటివి సెర్చ్ నీకు కావాల్సింది నువ్వు ఏం చూస్తావని అది ఇంస్టాగ్రామ్ మనం రోజు వాడే యాప్స్ నెక్స్ట్ విషయానికి వస్తే గూగుల్ మ్యాప్స్ గూగుల్ మ్యాప్స్ అనేది మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా కానీ ఆ లోకేషన్ని తెలియజేస్తుంది మనం ఇప్పుడు ఏదైనా తెలియని లొకేషన్ మనం ఇప్పుడు వేరే రాష్ట్రానికి వెళ్ళినట్లు అయితే అక్కడ మనకు తెలియని భాష మనకి అర్థం కాదు అదే మనం గూగుల్ మ్యాప్స్లో చూస్తే మనకు కావాల్సిన లోకేషన్కి వెళ్ళిపోవచ్చు దాదాపుగా అన్ని లొకేషన్స్ గూగుల్ మ్యాప్లో దొరుకుతాయి కొన్ని తప్పి కొన్ని తప్పిస్తే చాలా ఉపయోగకరమైన యాప్ నెక్స్ట్ ఇంకా ట్విట్టర్ మనం ఏదైనా చిన్నగా చెప్పాలని అనుకుంటే ఇప్పుడు కొన్ని కొందరు పెద్ద పెద్ద రాజకీయాలు పొలిటిషన్స్ ఉంటారు వాళ్ళు ఏదైనా చెప్పాలని అనుకున్నపుడు జస్ట్ ట్వీట్ చేస్తారు వాళ్ళు ఏం జరిగింది ఏమైనా ఉంటే అది అందరూ చూడవచ్చు అది ట్విట్టర్ జిమెయిల్ ఒకప్పుడు ఇవన్నీ ఏం లేనప్పుడు వాట్సాప్ ఫేస్బుక్ ఇవన్నీ ఏం లేనప్పుడు ఏమైనా పంపించాలన్నా మెసేజ్ పంపించాలన్నా జిమెయిల్ జిమెయిల్కన్నా ముందు వచ్చింది హాట్మెయిల్ హాట్మెయిల్లో నుంచి జిమెయిల్ జిమెయిల్లో నుంచి ఇప్పుడు అందరూ జిమెయిల్లో కాల్ చేయవచ్చు జిమెయిల్ ప్రొఫెషనల్ కానీ మన అందరి అకౌంట్స్ అబ్ జిమెయిల్ అకౌంట్ కోసం క్రియేట్ చేస్తాము కానీ అది చాలా ప్రొఫెషనల్ కాబట్టి అందులో వీడియో కాల్స్ ఉంటాయి ఏమైనా మెయిల్ ఉంటుంది ఎంబెడెడ్ మొత్తం ఫుల్లీ ఎన్క్రిప్టెడ్ డిక్రిప్టెడ్ ఇవన్నీ కాకుండా ఇంకా తదుపరి యాప్స్ వస్తే ఆల్బమ్ సెట్టింగ్స్ అలా ఫోన్ మేడ్ యాప్స్ అవన్నీ ఇవన్నీ కాకుండా చూస్తే గేమ్స్ ఇవన్నీ గేమ్స్లు అంటే పబ్జి ఫ్రీ ఫైర్ కూడా క్యాబ్స్ ఇవన్నీ ఒక ఎంజాయ్మెంట్ యాప్స్ ఎంజాయ్మెంట్గానే ఆడాలి ఇవన్నింటినీ ఇంకా మరి అవే ఆడితే ఇంకా బాగోదు ఇంకా

ఇప్పుడు వాడు ఫోన్ చేసి మీరు వాడిని గుర్తుపట్టకపోతే ఫీల్ అవుతారు వాళ్ళు అలా ట్రూకాలర్లలో పేరు పడుతుంది కాబట్టి మీరు వాళ్ళని గుర్తుపట్టవచ్చు అలా చాలా యూజెస్ ఉన్నాయి ట్రూకాలర్ నెక్స్ట్ అడోబీ స్కాన్ రీడర్ ఏదైనా పిడిఎఫ్ ఉన్న దాన్ని చదవడానికి ఎడిట్ చేయడానికి ఇంకా చాలా ఉన్నాయి ఎలా అంటే నీ నీకు ఒకప్పుడు మనకి ఏదైనా వీడియో కావాలంటే ఏదైనా ఇంటర్నెట్ షాప్కు పోయి ఎడిట్ చేయాలి కానీ ఇప్పుడు అంతా పబ్లిక్ మన ఫోన్లోనే ఏదైనా మన ఫోన్లోనే ఒక యూట్యూబ్లో ఒక అప్లోడ్ చేయాలి అంటే ఒక సిస్టం ఉండాలి ఇప్పుడు

అలా యూట్యూబ్ని చాలా విధాలుగా వాడుకోవచ్చు నెక్స్ట్ ఇలా మన వీడియోలని మన ఫోన్లోనే ఏదైనా ఒకప్పుడు సెంటర్ ఏదైనా గేమ్స్ కావాలి అన్నా కానీ ఇంటర్నెట్ సెంటర్ పోయి ఆడుతుంటే ఇప్పుడు మనకు వచ్చే సిక్స్టీన్ జిబి ట్వంటీ జిబి ర్యామ్ ఫోన్స్లో నెట్ఫ్లిక్స్ నెక్స్ట్ వచ్చేది మన ఓటిటిస్ ఓటిటిస్ ఏదైనా మూవీ కావాలంటే కంపల్సరి థియేటర్కి వెళ్ళాలి లేకపోతే పైరసీ తెచ్చుకొని చూడాలి కానీ పైరసీలో మనకు అంత క్లారిటీ లేదు ఇప్పుడు ఏదైనా మూవీ అయిపోయిందంటే టీవీకి రాకపోయినా కానీ మనకి ఓటిటి అమెజాన్ ప్రైమ్ డిస్నీ ఇవన్నీ అమెజాన్ ప్రైమ్లో నీకు చూడని మూవీస్ ఉంటాయి నెక్స్ట్ వస్తే డిస్నీ ఇవన్నీ ఓటిటిస్ చాలా యూజెస్ మన స్ట్రెస్ రిలీఫ్ ఏదైనా మూవీ మీకు మీకు దొరకని మూవీ ఉండదు కదా ఆహా జీ ఫైవ్ ఇంకా ఇంకా యాప్స్కి వచ్చేసి మనకి నైట్ నైట్ ఏదైనా ఒకటి జొమాటో స్విగ్గీ గుర్తొస్తుంది జొమాటో స్విగ్గీ చాలా వాడతాము అవిట్లో మెంబర్షిప్ కూడా ఉంది జొమాటో మొత్తం నైట్ ఆ ఫుడ్ ఒకప్పుడు ఫుడ్డు కావాలంటే బయటకి ఇప్పుడు మన ఫోన్ ఉంది ఫోన్లో యాప్ ఉంది ఏ నైట్ అయినా వాడే వచ్చి డెలివరీ చేసేసి వెళ్ళిపోతుండేది డెలివరీ పార్ట్ మీరు హాస్టల్లో ఉన్నారు అనుకోండి మిమ్మల్ని బయటకి పంపించకపోతే ఫోన్ని మెల్లగా ఎలాగో తెచ్చుకొని ఆ యాప్ని వాడవచ్చు చాలా యాప్స్ ఉంది జొమాటో స్విగ్గీ నెక్స్ట్ ఇంకా మనకి రాపిడో ఒకప్పుడు బస్సు ఇంకా ఆటో ఇప్పుడు రాపిడో లేకపోతే ఓలా ఉబర్ ఇలా చాలా ఆన్లైన్ యాప్స్ ఉన్నాయి నీకు కావాలసినంత వరకు నువ్వు ఏదైనా డిస్టెన్స్ పెడితే దాని రేట్ చూపిస్తుంది నీకు నచ్చితేనే బుక్ చేసుకో అలాగే రాపిడో చాలా యూజ్ ఉంది రాపిడో వల్ల ఇంకా ఓలా ఉబర్ ఇవన్నీ చాలా యూజేస్ ఉన్న యాప్స్ ఇప్పుడు నీకు మూవీ చూడాలన్నా కానీ కొన్ని యాప్స్ ఉంటాయి ఎలా అంటే విపిఎన్స్ అవిటితోని కూడా చాలా యూజెస్ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడే ఇన్బిల్ట్ యాప్స్ కూడా వస్తున్నాయి ఎలా అంటే ఐక్యూ డాట్ కామ్ అని నీకు ఏదైనా సజెషన్స్ ఉన్నా ఇంకొక నీ ఫోన్ యాప్కి ఇవన్నీ మనం రోజు వాడే ఆప్స్